బైకర్గా మీరు ఎదుర్కునే కొన్ని అతిపెద్ద సవాళ్ళు ఏంటి వాటిని ఎలా అధిగమిస్తారు అంటే నేను బైకర్గా సవాళ్ళంటే చాలానే ఎదుర్కుంటాను అప్పుడప్పుడు ఎక్కడికైనా మనం దూరం ట్రావెల్ చేసినప్పుడు దూరం వెళ్ళినప్పుడు మన బండిలో పెట్రోల్ తక్కువ ఉంటుంది కానీ పెట్రోల్ బంకులు అనేవి మనకి దగ్గరలో ఎక్కడా ఉండవు మనకి పెట్రోల్ సరిపోతుందా సరిపోదా నెక్స్ట్ పెట్రోల్ బంక్ వరకు అనేది మనకొక పెద్ద డౌట్ ఉంటుంది సో ఇప్పుడు ఏమి చేస్తున్నామంటే దీన్ని మనం ఎలా అధిగమించాలంటే మనం పెట్రోల్ని క్యారీ చేస్తే బెటరు పెట్రోల్ని క్యారీ చేస్తే మంచిది అలానే అప్పుడప్పుడు రిపేర్స్ వస్తుంటాయి మైనర్ రిపేర్స్ దానివల్ల ఏదైనా పని చెయ్యకపోవడం హారను సెల్ఫ్ ఇలాంటివి ఏమైనా పని చెయ్యకపోవడం అనేవి జరుగుతుంటుంది ఈ జరిగినప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటే వెంటనే మెకానిక్ దగ్గరికెళ్ళి దాన్ని రిపేర్ చెయ్యించుకుని మళ్ళీ మనం యదావిధిగా వాడుకోవచ్చు ఇబ్బందికర ట్రాఫిక్ ఇబ్బందికర వాతావరణం ఎగుడు దిగుడుగా ఉండే రోడ్లు ఇరుకైన రోడ్లు కొండ చర్యలు విరిగిపడడం వన్య ప్రాణులు మొదలైన వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ పాటీ పాటించాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి మనం హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలి హెల్మెట్తో పాటు షూస్ రైడింగ్ రైడ్ చేసే ప్రతి గియర్ అంటే లైక్ జాకెట్ ప్యాంట్ రైడింగ్ ప్యాంట్ రైడింగ్ జాకెట్ ఇలాంటివన్నీ మనం వేసుకోవాలి ఇరుకైన రోడ్లలో ఉంటే చిన్నగా వెళ్ళాలి లేకపోతే ఆ దారి కాకుండా వేరే దారిని మనము చూసుకుని వెళ్ళాలి ఇరుకైనా రోడ్లు కొండ చెరియలు విరిగి పడడం అంటే కొండచెరియలు విరిగి పడేటప్పుడు మనం కొండ దగ్గరలో కాకుండా కొండకి ఇటు సైడు ప్రయాణించడం మంచిది లేదా ఎప్పుడైనా వాన వర్షం ఇ వర్షం ఇలాంటివి పడినప్పుడు మనం ట్రావెల్ని క్యాన్సల్ చేసుకోవడం మంచిది ఎప్పుడ వన్య ప్రాణులు మొదలైన వాటిని ఎదుర్కొంటే వన్య ప్రాణులను రోడ్ల మీద తిరుగుతుంటాయి మనం ఎప్పుడైనా ఘాట్ రోడ్స్కి వెళ్ళినప్పుడు సో అక్కడ మనం ఏమి చెయ్యాలంటే చాలా నిదానంగా వెళ్ళాలి ఒకవేళ వన్య ప్రాణులు రోడ్ మీద కనిపిస్తే మనం కొద్దిసేపు అవి రోడ్ క్రాస్ చేసే వరకు వాటికి టైం ఇచ్చి అవి క్రాస్ చేశాక మళ్ళీ మన ప్రయాణం మనం సా సాగించాలి ఇలా మన జాగ్రత్తలు అన్నీ తీసుకుని మంచిగా ట్రావెల్ చేసి మ మెల్లగా ట్రావెల్ చేస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు